మీకు ఇష్టమైన తెలుగు నటుడు నటి ఎవరు మీరు అతని ఆమెను ఎందుకు ఇష్టపడతారు మరియు అతని ఆమె సినిమాలలో ఏవి మీరు ఎక్కువగా ఆరాధిస్తారు నాకు ఇష్టమైన తెలుగు నటుడు పవన్ కళ్యాణ్ అతను ఇప్పుడు డిప్యూటీ సీఎం అతను రాజకీయాలలో